ప్రపంచంలో అత్యాధునిక విధానాలు ఒకడలతో ఎలా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు వాళ్ళతో పాటు కలిసిపోవాలి కదా ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళతో పాటు కొంచెం కూడా కొంచెమైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితులకి అనుగుణంగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు తవా మనం కూడా అలానే వాళ్లతో పాటు కలవడానికి ప్రయత్నం చేయాలి అలానే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొత్త కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అలా ముందుకు కెళ్ళడమే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు ముందు ముందు మారిపోతున్నాయి కదా పరిస్థితులు కొత్త కొత్త తరం కొత్తగా నేర్చుకుంటుంది అన్నీ కంప్యూటర్లు టీవీలు అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా ఇక దాన్ని బట్టి వాళ్లతో పాటు పరిస్థితులతో పాటు ముందుకు వెళ్ళడానికిప్రయత్నం చేయాలి